చర్య నా స్వయంచాలక చిరునామాలకు ఒక చిరునామా జోడించండి సందర్భం నేను తరచుగా ఒక రెస్టారెంటు నుండి ఆర్డర్ చేస్తాను ఆ రెస్టారెంటుకి నేను ఉండే ప్రాంతం బాగా తెలుసు కాబట్టి నేను ఆహారం ఆర్డర్ చేసేటప్పుడు నేను చిరునామా చెప్పనవసరం లేదు ఇప్పుడు నేను వేరే చిరునామాలో ఉంటున్నాను ఆ రెస్టారెంటు నుండి ఆహారం ఆర్డర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వారికి ఈ చిరునామా తెలియదు కాబట్టి ఈ చిరునామా కూడా జోడించమని చెప్తున్నాను